కోనసీమ జిల్లాలో ప్రజలకు అనేక సామాజిక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభ కార్యక్రమాలు అమలులో ఉన్నాయి విద్య కోనసీమ జిల్లాలో విద్య అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది జిల్లాలలోని అన్ని గ్రామాలలో ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలను ఏర్పాటు చేయడం వాటిని ఆధునికరించడం జరిగింది పేద విద్యార్థులకు ఉచిత విద్య పాఠ్యపుస్తకాలు స్కాలర్షిప్లు అందించడం జరుగుతుంది ఆరోగ్య సంరక్షణ కోనసీమ జిల్లాలో ఆరోగ్యసంరక్షణను మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది జిల్లాలలోని అన్ని గ్రామాలలో ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేయడం వాటిని ఆధునికరించడం జరిగింది పేద రోగులకు ఉచిత వైద్యం అందించడం జరుగుతోంది పేదరిక నిర్మూలన కోనసీమ జిల్లాలలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది పేద కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించడం వారి ఆర్థికస్థితిని మెరుగుపరచడానికి సహాయం చేయడం జరుగుతుంది మహిళ సాధికారిత కోనసీమ జిల్లాలలో మహిళ సాధికారతను పెంచడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించడం వారి విద్యా ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడం జరుగుతుంది ఈ ప్రాంతంలో ప్రజలకు సౌలభ్యం కలిగించే కొన్ని ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ఎస్సి హోల్డులకు ఉచిత విద్యుత్ కోనసీమ జిల్లాలలోని ఎస్సి హోల్డులకు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుంది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోనసీమ జిల్లాలలోని పేదవిద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అందించడం జరుగుతుంది వైఎస్ఆర్ నేతన్ననేస్తం పథకం ఈ పథకం ద్వారా కోనసీమ జిల్లాలలోని పేదకుటుంబాలకు పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది ఈ పథకాలు కోనసీమ జిల్లాలలోని ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి